నాకు ఒక ఉద్యోగం ఉన్నదంటే దేనికోసం ఆశిస్తున్నానంటే పిల్లలు కో పిల్లలు కోసం ఎందుకంటే వాళ్ళకి ఒక గొప్ప స్థాయిలో చదివించుకోవాలని వాళ్ళు ఒక గొప్ప స్థాయిలో ఉంచుకోవాలని చెప్పేసి మనం ఆలోచిస్తాం అలాగే ఒక ఉద్యోగం ఉన్నదంటే ఒక ధైర్యంగా ఒక తల్లిదండ్రులకి ఏమొచ్చినా వాళ్ళు పనులు చేసుకోలేనప్పుడు వాళ్ళకి ఎటువంటి తిండి లేకపోయినా వాళ్ళకి ఎటువంటి బాధలు వచ్చినా ఏవి వచ్చినా కాని వాళ్ళకి తొందరగా మనం చూపించుకోవడానికి అవస అంత కష్టం ఉండదు ఈ ఉద్యోగం ఉన్న మూలంగా తర్వాత మనకు కూడా ఉద్యోగం సర్వీస్ అయిపోయేటప్పుడు అరవై సంవత్సరాలు వచ్చేసేటప్పుడు అదేంటంటే మనకి కొన్ని కొన్ని ఉద్యోగాల వల్ల ఆ కొన్ని కొన్ని బెనిఫిట్లు ఉన్నాయి ఆ బెనిఫిట్ల వల్ల మనం మనం బ్రతికేయొచ్చు అని చెప్పేసి కొంత ఆశిస్తాం దాని గురించి ఈ ఉద్యోగం వల్ల అవి దేనికి ఏ ఏ ఉద్యోగం వల్ల మనకు కూడా చాలా ధైర్యంగా ఉండవచ్చు పెన్షన్లు వస్తాయి పెన్షన్లు వచ్చే ఫెన్షన్ లేకపోవడం మనకు ఫెన్షన్ డబ్బులు కొన్ని కొన్ని వస్తాయి అవి మనం మనకిది ఎవరుకు ఎవరిమీద ఆధారపడకుండా ఎవరిమీద ఆధారపడి మనం బ్రతకకుండా ఆ ఉద్యోగంలో వచ్చిన డబ్బులెట్టి మనం ధైర్యంగా బతకటానికి అవకాశం అందువల్లనే ఈ ఉద్యోగంలో ఉన్నదంటే ఎవరైనా దేనికోసమైనా ఇలాంటి వాటి గురించే ఆలోచిస్తారు కాబట్టి ఈ ఉద్యోగం ఈ ఉద్యోగం ఉన్న ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో ఇదే ఆలోచిస్తారు తల్లిదండ్రుల కోసం బిడ్డల కోసం తను వృదురాళ్ళు అయినప్పడు వాళ్ళ కోసం